రామ్మా ఏంటి ఈ టైంలో వచ్చావు ఏంటి క్లాసేం లేదా టీసీ కోసం ఇప్పుడు రావటం ఏంటమ్మా నువ్వు జాయిన్ అయ్యి మూడు నెలలు దాటింది కదా ఏం చేస్తారు మీ డాడీ బ్యాంక్ మేనేజరా ఏ బ్రాంచు అదే ఏ బ్యాంకు ఏం పేరు మీ నాన్నగారి పేరు మీ ఎవరు ఏ గ్రూపు నువ్వు ఇంతకీ చెప్పు ఒకసారి బీఏనా ఎవరు మీ క్లాస్ సార్ విష్ణుగారా గోపాల్గారా శాస్త్రిగారా ఆయనకి చెప్పావా ఇలా నువ్వు టీసీ కావాలని

అదికాదమ్మా నువ్వు ఎక్కడ ఎక్క ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నావు హైదరాబాదు నీకు తెలుసో లేదో అక్కడ సిలబస్ వేరు ఇక్కడ సిలబస్ వేరు నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక తోవలోకి రావాలంటే కష్టం అది నీకు ఇక్కడ మూడు నెలలు అలవాటు అయిపోయావు చెప్పేది విను నువ్వు మూడు నెలలు అలవాటు అయిపోయావు అలవాటు అయిపోయి నువ్వు ఇక్కడ టీచర్లు అందరు బాగా చెప్తారు ఇక్కడ చెప్పిందల్లా నువ్వు వింటున్నావు కూడాను బాగా చెప్తున్నారా లేదా మరి అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ సిలబస్ మారి అదంతా మళ్ళీ లైన్లో పెట్టుకోవాలి అంటే నీకు కష్టం కదా చదువుకుంటావా ఇప్పుడు నీ నీకు మార్కులు తక్కువ వస్తే మిమ్మల్ని అనరు మీరు ఎక్కడ అయితే జాయిన అయ్యారో ఆ కాలేజీని అంటారు నీకు అర్ధం అవుతుందా లేదా అది మా కాలేజా వేరే కాలేజా అని పక్కన పెడితే కాలేజీకి బ్యాడ్ నేమ్ అది ఇక్కడా ఇక్కడ ఇక్కడుండి చదివి మంచిగానే చదువుతావులే అమ్మా నేను కాదనటం లేదు నువ్వు ఇప్పుడు వంటరిగానే ఇక్కడ హాస్టల్స్లో కానీ మీ చుట్టాలు కానీ ఎవరు లేరా ఇక్కడా ఇక్కడ ఉండలేవా నువ్వు డిగ్రీకి వచ్చావు డిగ్రీకి వచ్చిన దానివి సొంతంగా బ ఒక హాస్టల్లో ఉంటూ బ బతకడం అనేది ఇప్పటి నుంచే నేర్చుకోవాలి డిగ్రీ అయ్యాక కాదమ్మా నేను టీసీ అనేది ఇవ్వడం అండ్ ఇవ్వలేనని నేను చెప్పను ఇస్తాను కాకపోతే నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈ సిలబస్ అంతా వాళ్ళు చెప్పీ నేర్చుకుని అవి మళ్ళీ నీకు అయిపోయిన సిలబస్ వెనక్కి చెప్పరు నువ్వు నీ పక్కని ఉన్న స్నేహితుల దగ్గరో లేకపోతే లైబ్రరీకి వెళ్ళి నువ్వు మళ్ళీ సొంతంగా నేర్చుకోవలసి వస్తుంది మూడు నెలలు కాస్తా వెనక్కి పడిపోతావు నేను అదీ చెప్తుంది సరే నీ ఇష్టం కానీ అది అయితే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉంది కదా ఆ బ్లాకు దగ్గరకి వెళ్ళి టీసీ సర్ టీసీ సర్టిఫికెట్కి ఫార్మ్ ఇస్తారు ఆ ఫార్మ్ అడిగి దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఫిలప్ చేసిన తరువాత ఆ లైబ్రరీలో ఏమైనా బుక్స్ ఏమైనా తీసుకుంటే కనుక ఇచ్చి అక్కడ ఆయన సంతకం కావాలి ఆయన సంతకం తరువాత మీ క్లాస్ సార్ ఎవరు విష్ణూగారు అన్నావు కదా ఆయన సంతకం ఒకటి ఆయనది అయిన తరువాత అప్పుడు నా దగ్గరికి రా నా దగ్గర నేను సంతకం పెట్టాలి అంటే మీ నీతో పాటు మీ నాన్నగారిని మాత్రం కంపల్సరిగా తీసుకుని రా తీసుకోస్తావా ఏ నాన్నగారు ఉన్నారా ఇంకా వెళ్ళ లేదా వెళ్ళే ముందు ఒకసారి నాకు కనపడి జా కనపడమను సంతకం కోసం నువ్వు మీ నాన్నగారు ఇద్దరు రండి సరే బయట తిరగకుండా క్లాస్లోకి వెళ్ళు